మాది చాలా సాధారణమైన కుటుంబం అంటే మా కుటుంబం చాలా చిన్న కుటుంబం ఆనందంతో పల్లెటూరులో ఒక మంచి కుటుంబం మా నాన్నగారు డైలీ వ్యవసాయానికి వెళుతు ఉంటారు మా అమ్మగారు కూడా వ్యవసాయం చేస్తు ఉంటారు మాకు ఒక రెండు పంట పొలాలు ఉన్నాయి వరి మేము చేస్తు ఉంటాము కౌలుకి ఇస్తాము మేము అలా పంట పొలాలలో ఇంకా మా దగ్గర నాలుగు దూడలు ఉన్నాయి ఆ దూడలను సాకుతు మాకు రోజు గడిచిపోతు ఉంటుంది మా కుటుంబం అనేది చాలా పెద్ద కుటుంబం మేము మా నానమ్మ వాళ్ళు మా పెదనాన్న వాళ్ళు ఇంకా మా చిన్నమ్మ వాళ్ళు అందరం కలిసి ఉంటున్నాం కాబట్టి మా వాళ్ళది ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తి చేస్తు ఉంటారు మా అన్నయ్య వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీరుగా విదేశాలకు వెళ్ళి పని చేస్తున్నారు మేము వచ్చేసరికి ఇక్కడే చిన్న చిన్న పనులు చేసుకుంటు సరదాగా గడిపేస్తున్నాము ఇంకా అలా ఉంటే మా తాతయ్య వాళ్ళు మా తాతయ్య అప్పుడప్పుడు మా నాన్న పొలంలో సరదాగా పని చేస్తు ఉంటారు ఆడుతు పాడుతు వాళ్ళు చాలా పని మంచిగా ఎలా చేయాలి అనేది నాకు నేర్పిస్తు ఉంటారు ఇంక మా నానమ్మ ఇంటి దగ్గర ఉంటుంది మా అమ్మకు తోడుగా ఏ ఏమన్నా పనులలో సహాయం చేస్తు ఉంటుంది సరదాగా ఉంటుంది ఇంక మా పెదనాన్న వాళ్ళు అందరు ఇలాగే వేరే దగ్గర కౌలు తీసుకుని పనులు చేయడం అలాంటివి చేస్తు ఉంటారు మాది చిన్న పల్లెటూరు కాబట్టి మేము ఇదివరకు అక్కడ ఉన్నప్పుడు ఇలా చాలా హ్యాపీగా రోజు గడిచిపోయేది సాయంత్రం అయ్యేసరికి మా స్నేహితులతో అలా వీధి చివర ఉన్న రామాలయం దగ్గర ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళం గంట సరదాగా అక్కడ గచ్చిపోయేది మా నాన్న వాళ్ళు సాయంత్రం అయ్యేసరికి ప్రశాంతంగా టీవీలో న్యూస్ చానల్స్ లాంటివి పెట్టుకుని వీక్షిస్తు ఉండేవారు మా అమ్మ వాళ్ళు అయితే సీరియల్స్ లాంటివి పెట్టుకుని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు అందరు మా అక్కా వాళ్ళు మా అమ్మ అమ్మమ్మ చిన్నమ్మ వాళ్ళు అందరు కలిసి వీక్షించే వారు ఇంకా ఆ సమయంలో మేము రామాలయంకు వెళ్ళి సరదాగా అక్కడ ఆడుకోవడం లేదా మాలాంటి కుర్రోళ్ళతో మాట్లాడుకోవడం లాంటివి చేస్తు ఉంటాము ఇలా జరుగుతుంది ఇంకా మా స్నేహితుల గురించి చెప్పాలంటే మా స్నేహితులు అందరు మంచిగా ఉంటారు వాళ్ళకి ఎటువంటి చెడ్డ అలవాట్లు లేవు పైగా చాలా బాధ్యతగా ఉంటు ఉంటారు వారు మంచిగా చదువుకున్నారు కొంతమంది మంచి ఉద్యోగాల కోసం మంచిగా ప్రయత్నిస్తు రోజు కష్టపడుతు ఉంటారు వాళ్ళు రోజంతా ఇలా కాంపిటేటివ్ పరీక్షల కోసం సిద్ధమౌవుతు సాయంత్రం మంచిగా రిలాక్సేషన్ అని అంటే మైండ్ని ప్రశాంతంగా ఉంచటానికి ఇలా కబుర్లు చెప్పడానికి ఇలా రామాలయం దగ్గరకు వస్తు ఉంటారు అందరు కొంతమంది ఒక నలుగురు ఐదుగురు పోలీస్ పరీక్షలలో సంసిద్ధం అవుతున్నారు రోజు ఉదయం ఆరు గంటలకి పరుగులు తీస్తారు మా పొలం గట్ల దగ్గర లేదా మా దగ్గర ఉన్న స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో గ్రౌండ్లో పరుగులు తీస్తారు వాళ్ళతో పాటు నేను సరదాగా అప్పుడప్పుడు వెళ్ళేవాడిని కానీ వాళ్ళలాగా నేను ఎప్పుడు రోజు చేసే వాడిని కాదు వారంలో రెండు మూడు సార్లు వెళ్తాను నేను ఒక్కోసారి నా దగ్గర ఉన్న పనులు శాతం వెళ్ళకపో వెళ్ళకపోతాను ఇంకా మా ఫ్రెం స్నేహితులలో కొంతమంది ఎంసీఏ చేసి ఉన్నారు వాళ్ళు ఇంటికాడ ఉండి ఈ కంప్యూటర్ కోర్సులు జావా పైతాన్ లాంటివి నేర్చుకుంటు ఉంటారు కొంతమంది వేరే ఊళ్ళకు వెళ్ళి అక్కడ నేర్చుకుంటున్నారు ఇంటికాడ ఉన్నవాళ్ళు నేర్చుకుంటు వచ్చి వేరే వాళ్ళకు కూడా ఎలా నేర్చుకోవాలి ఏది ఎలా చదివితే బాగుంటుంది అనే విషయంలో చాలా సహాయం చేస్తు ఉంటారు ఇంకా ఇలా గుడి దగ్గరకు వచ్చిన తర్వాత ఇలాంటి మాటలు మాట్లాడుకుంటాము కొంచెం సేపటికి అలా సరదాగా కబుర్లు చెప్పుకొని సాయంత్రం ఎనిమిదింటికి ఆ టైంకు వెళ్ళి మంచిగా ఇంట్లో అన్నం తిని బజ్జుంటాం ఇంకా అంతే నా నిజ జీవితంలో నా కుటుంబ పాత్ర ఇంకా స్నేహితుల పాత్రలు